ఫ్రీ బస్ గానీ చాలా పథకాలు పెట్టింది ఫ్రీ బస్ ఫ్రీ గ్యాసు మళ్ళీ వచ్చేసి ఫ్రీ కరెంట్ బిల్లు ఇలాంటి పథకాలు చాలా బాగున్నాయి చాలా ఉపయోగకరంగా ఉన్నది ఏంటంటే గృహ జ్యోతి పథకం చాలా ఉపయోగకరంగా ఉంది